తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన సహజ వనరలు నీరు అడవులు ఖనిజాలు జిల్లాలో గోదావరి నది ప్రధాన నీటి వనరు ఇది జిల్లా గుండా ప్రవహించి భారీ ప్రాంతాలను స సస్యజాలంతో సంవృద్ధి చేస్తుంది అడ్డ తీగల అడవులు చింతపల్లి అడవులు రాజమండ్రి అడవులు మొదలైన అనేక అడవులు ఉన్నాయి ఈ అడవులు జిల్లాకు ఒక ప్రత్యకమైనా ఆకర్షణను అందిస్తాయి మరియు భారీ సంఖ్యలో జంతువులకు ఆవాసంగా ఉన్నాయి జిల్లాలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు కూడా ఉన్నాయి ఇవి అర్థికంగా ముక్క్యమైనవి తూర్పు గోదావరి జిల్లాలో కాలుష్యం ఒక ప్రధాన సమస్య గోదావరి నది పర్యావరణం పారిశ్రామిక కాలుష్యం మరియు వ్యర్థాల కారణంగా ఘననీయంగా దెబ్బ తిన్నదనీ నివేదించబడింది ఇది నది జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మానవుల ఆరోగ్యానికి ఒప్పు కలిగిస్తుంది అడవులు కూడా కాలుష్యం నుండి ప్రభావితం అవుతాయి వాతావరణ కాలుష్యం కారణంగా అడవులు నెమ్మదిగా చనిపోతున్నాయి నేను తూర్పు గోదావరి జిల్లాలోని నీటి వనరుల చుట్టూ పారిశుధ్య సంబంధ మార్పులను గమనించాను గత కొన్ని సంవత్సరాలలో జిల్లా మున్సిపాలిటీలు నీటి వనరులను శుభ్రపరచడానికి మరింత చర్యలు తీసుకుంటున్నాయి ఇందులో చెత్త తీసి వెయ్యడం నీటి శుద్ధి మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రపరచడం వంటివి ఉన్నాయి ఈ చర్యల ఫలితంగా గోదావరి నది మరియు ఇతర నీటి వనరులు మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి జిల్లా మున్సిపాల్టీలు తరచుగా చెత్తను తీసుకు వెళ్తున్నాయి మరియు పరిసరాలను శుభ్రపరుస్తున్నాయి ఇది కాలుష్యం తగ్గించడానికి మరియు పట్టణాలను ఆకర్షణీయంగా ఉంచడానికి సహాయ పడుతుంది అయితే కాలుష్యం ఇంకా ఒక ప్రధాన సమస్యగా మిగిలిపోయింది జిల్లా మున్సిపాలిటీలు మరియు ప్రజలంతా కాలుష్యాన్ని తగ్గించడానికి కలసి పనిచెయ్యడం చాలా ముఖ్యం